హలో చంద్రు బాగున్నావా చం బాగున్నావా భోం చేసావా సరే సరే చంద్రు మా ఊళ్ళో అమ్మ ఒడి ఇస్తు ఉన్నారు చంద్రు అవునా ఆహా మళ్ళీ మా ఊళ్ళో వచ్చి రైతు భరోసా పడుతుంది చంద్రు మీకు పడుతుందా అవునా ఆరు వేలు పడుతుంది చంద్రు అవునా సరే సరే పర్వాలేదు మంచి పథకాలు ఇస్తు ఉన్నారు కదా మన ఊళ్ళో మా ఊళ్ళో ఇస్తు ఉన్నారు చంద్రు బాగా అవునా పడుతుంది పడుతుంది చంద్రు సరే చంద్రు ఓకే ఇంకేం విశేషాలు సరే అవునా అవునా సరే ఓకే చంద్రు కంటిన్యూగా పడుతుంది చంద్రు పడుతుంది పదహైదు వేలు అమ్మ ఒడికి ఇస్తు ఉన్నారు పడుతుంది అవును సరే సరే చంద్రు మంచిదానికి ఉపయోగించుకో సరే సరే చంద్రు థ్యాంక్ యూ